హలో మేడం మీ హెల్త్ ఎట్లుంది ఇప్పుడు ఏమి అనిపిస్తుంది ఇప్పుడు మీకు

మెడిసిన్ కరెక్ట్ వాడతారా అమ్మ మీరు చెప్పిన టైమ్కి వేసుకుంటారా మీరు మరి ఎలా మరి మీరు టైమ్కు మేము ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ వాడితే బాగానే ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి మరి హాస్పిటల్కి వస్తారా మరి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నయా మేడం ఫీవర్ లాంటిది ఇంకేమైనా

భయమేమి లేదు మేడం మేము ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ వాడండి మీరు ప్లస్ మీరు కొంచెం డైట్ కూడా మెయిన్టెయిన్ చెయ్యండి ఒక్క పూట అన్నం తిన్నండి ఒక్క పూట రొట్టె తినండి పొద్దున్నే కొంచెం హెవీ ఫుడ్ లాంటివి కాకుండా కొంచం లైట్ ఫుడ్ తీసుకోండి సరే మేడం మరి మీరు ఒక్కసారి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఒక్క సారి చూపించుకుని వెళ్ళండి

ఆట సరే మేడం